నేను అల్లడం కుట్టడం ఎప్పుడు మొదలు పెట్టాననంటే రెండు వేల రెండు వేల పదిలో మొదలు పెట్టాను ఎందుకా పెద్ద వాటి మీద నాకు ఎందుకు అలా అంత ఇంట్రెస్ట్ వచ్చిందనంటే వాటికి వాటి వల్ల మనకు మనీ ఎక్కువ వస్తుంది మనము మనకు కొంచెం అంటే వర్కు ఉంట ఉంటుంది మళ్ళీ మనీ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇంట్లోకి యూజ్ అవుతుంది కదా మళ్ళీ అల్లికలు వాటిని వాటి డిజైన్ల బట్టి మనీ తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కరు రెండు వేలది మూడు వేలది పదిహేను వందలది వెయ్యి రూపాయలు ఇలా అంటే ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటారు అలాంటి టైమ్ అప్పుడు చాలా మనకు యూజ్ అవుతుంది కదా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లలోనైనా ఫంక్షన్లలోనైనా పెండ్లిలలోనైనా అప్పటికైనా ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో అయితే ఇంట్రెస్టు కుట్టించుకునే వాళ్ళకు కుట్టించుకునే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంది కుట్టేవాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంది ఎందుకంటే ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టరు బ్లౌజ్ వేసిన బ్లౌజ్ మళ్ళీ వెయ్యరు మళ్ళీ కుట్టించుకోవడం మళ్ళీ మళ్ళీ ఇలా చెయ్యడం మళ్ళీ మనకు పని దొరికినట్టుంటుంది వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ అయిన ఆ డ్రెస్సింగ్ స్టైలు ఉన్నట్టుంటుంది ఇవి వేసుకుని ఇలా ఎక్కడికైనా పోయేసరికి ఆకర్షణీయంగా కనిపిస్తారు కదా దాని వల్ల ఇలాంటివి కుట్టించుకుంటూ ఉంటారు అన్నట్టు